అవన్నీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం యూట్యూబ్లో సర్చ్ చేసి చేస్తాం ఏదైనా సరే ఒక టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఇట్లా చెప్తారు మా ఊరి వంటకాలు అని పోగ్రామ్స్ ఉంటాయి అవి కూడా ప్రతి మాటీవీలో ఈటీవీలో ఇలా టీవీ ప్రతి టీవీ ఛానల్లో వస్తాయి మా ఊరి వంటకాలు ఇట్లా నేర్చుకోవడానికి ఇట్లా చూపిస్తారు ఇది వంట చికెన్ మటన్ ఏదైనా సరే నాన్ వెజ్ ఆర్ వెజ్ ఇలాంటివి చాలా నేర్పిస్తారు మా ఊరి వంటకాల్లో అవి కూడా ఎట్లా నేర్చుకోవాలి మనం మనం నేర్చుకోవాలన్న ఆసక్తి ఆసక్తి ఉంటే పక్క మనం నేర్చుకోగలం హే నాకొద్దు అని అంటే అది అట్లానే పోతుంది ఎందుకంటే ఇప్పుడు వంట వంటకాలు ఎట్లా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటుర్రు టీవీ ప్రోగ్రామ్స్ ఏమన్నా మావూరి వంటకాలు ఏదైనా

కార్యక్రమాలు చూస్తాం ఈ యూట్యూబ్ ఈటీవీ టీవీలో అవన్నీ చూసి చూసి మా ఊరి వంటకాల్లో చూసి నేర్చుకుంటాం అంతేగాని మన ఓన్గా మనం నేర్చుకోవాలంటే అది చాలా కష్టం ఎందుకంటే ఈ సమాజంలో అందరు యూట్యూబ్ ఫోన్లో అవి చానెల్స్ అవే టీవీ టీవీ లేకపోతే యూట్యూబ్ ఇంకా ఇవే దీంట్లో దాంట్లో వీడియోస్లో రీల్స్లో అవన్నీ ఇవే మా ఊరి వంటకాల గురించే వస్తాయి

అది కూడా రాదు మనకి ఫిష్ ఆల్సో ఫిష్ కూడా అంతే ఏదైనా ఫ్రై చేయాలన్నా యూట్యూబ్ లేకపోతే టీవీ చానల్స్ ఇవన్నీ కొత్త కొత్త వంటకాలు వేరే వేరే చాలా పిండి వంటలు కూడా యూట్యూబ్లో చూసే చేస్తాం ఏదన్నా స్వీట్స్ చేయాలన్నా యూట్యూబ్యే అండ్ ఇది టీవీ ఛానల్ ఇవే కొత్త కొత్త ఏ వంటకాలు గుర్తు వచ్చిన మనం ఫస్ట్ టీవీ ఆర్ ఫోన్ గుర్తు వస్తుంది

అవన్నీ ఉంటేనే మనం ముందుకు పోతాం కాబట్టి మనం కొత్త కొత్త వంటకాలు ఏమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి టీవీ ప్రోగ్రాం గుర్తు వస్తుంది లేకపోతే యూట్యూబ్ యూట్యూబ్లో మనం సర్చ్ చేస్తాం హౌ టు డు చికెన్ ఫ్రై అండ్ మటన్ ఫ్రై ఇట్లా చాలా వస్తాయి కాబట్టి ఇంకా మొత్తం ఇట్లా ప్రాసెస్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుని ఈ ఐటమ్స్ ఇట్లా ఈ ఐటమ్స్ ఇట్లా ఒకవేళ బిర్యానీ చేద్దాం అంటే ఇవన్నీ ఆకులు అవన్నీ ఉంటాయి ఆ ఐటమ్స్ మొత్తం పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించాలి స్టార్ట్ చేయాలి అట్లా ఓన్ అయిపోతుంది బిర్యానీ చేసు బిర్యానీ చేయాలంటే బిర్యానీ చూసుకోవాలి నేర్చుకోవాలి ఇంకా ఇవే వంటకాలు అంటే నేను చికెన్ మటన్ ఇవే కాదు ఏదైనా పిండి వంటలు కూడా చేయగలం చేస్తాం చేయాలంటే పక్కా చేయగలం పిండిలు కూడా స్వీట్స్ కూడా చేయగలం అండ్ ఇంకా స్వీట్స్ స్వీట్స్ కూడా మనకి అదే కొత్త వంటకాలే కదా స్వీట్స్ కూడా స్వీట్స్ కూడా బాగా చేస్తాం ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనకి మన అమ్మ వాళ్ళు లేనప్పుడు మనమే చేయాలి వంటలు పక్క మనం నేర్చుకోవాలి మనం చేయాలి ఏదైనా కొత్త వంటకాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ అయినా చూస్తాం టీవీ ప్రోగ్రామ్స్ టీవీ షోస్లో ఎట్ల వస్తారు ఇట్ల వస్తారు యాంకర్స్ లాంటి వాళ్ళువచ్చి ఇట్లా చెప్తారు ఇట్లా చేయాలి అమ్మ ఇట్లా చేయాలి అంటే మనం చేస్తాం వాళ్ళు అక్కడ వెళ్తారు చేస్తారు వావ్ సూపర్ అంటారు వాళ్ళని మెచ్చుకుంటారు కాబట్టి మనం కూడా ఇట్లా వెళ్ళాలి ఇట్లా షోస్లో ఎల్లాలి టీవీలో వెళ్లాలి ఇట్లా చేయాలి అని మనకు కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి మనం నేర్చుకుని మంచిగా మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి కొత్త కొత్త వంటకాలు నేర్చుకొని ఒక స్థాయికి వెళ్ళి మెచ్చు మెచ్చుకున్నట్టు చేసుకోవాలి కానీ కింద పడేటట్టు చేయకూడదు మన పేరెంట్స్ని కూడా మన పేరెంట్స్ కూడా ఎంత మెచ్చుకుంటారో మన కొత్త వంటకాలు చేస్తే వాళ్ళు తింటే ఒక లెవెల్ ఉంటుంది ఎందుకంటే నా బిడ్డ చేసింది ఎంత మంచి ఇన్ని రోజులు చేసినాచేయని నా బిడ్డ ఇప్పుడు చేసి మంచిగా చేస్తుంది అంటే వాళ్ళు చాలా మెచ్చుకుంటారు హ్యాపీగా ఉంటారు కాబట్టి మనం మంచిగా నేర్చుకోవాలి హ్యాపీగా ఉండాలి నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా వంట చేయాలి నాకు రాదు అంటే ఫోన్ ఉంటుంది ఫోన్లో చూడాలి లేకపోతే టీవీ టీవీలో ఇట్లా వంటకాలు చాలా చానల్స్లో వస్తాయి మా ఊరి వంటనే కాదు వేరే వేరే చానల్స్ సూపర్ చాలా చానల్స్లో వంటకాలు మస్తు వస్తాయి కాబట్టి మనం వంటకాలు వంటలు దాంట్లో చూసుకోవాలి వంటలు ఇంకా మీకు కొత్త కొత్త వంటకాలు కావాలంటే యూట్యూబ్ లేదా ఇంకా చాలా వీడియోస్లో వస్తాయి ఫోన్ ఇంకా సర్చ్ చేస్తే ప్రతి ఒక్క ఐటమ్స్ కిందనే యూట్యూబ్లో కనిపిస్తాయి నీకు ఈ వంట చేయాలంటే ఆ వంట చేయి లేకపోతే ఇంకోటి చేయాలంటే అది చేయి కానీ ఇష్టంగా ఇష్టంగా చేయాలి కష్టంగా చేయకూడదు కాబట్టి కొత్త కొత్త వంటకాలు మనం నేర్చుకోవడానికి ఇంకా ట్రై చేయాలి ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ పెడతారు ఈటీవీ చానల్స్ ఇట్లా యూట్యూబర్స్ ఇవన్నీ పెడతారు కాబట్టి చేయాలి ప్రోగ్రామ్స్ ఇట్లా యూట్యూబ్స్ అవన్నీ ఉంటాయి కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడానికి ఇంకా చాలా ఐటమ్స్ అవన్నీ ఐటమ్స్ తెచ్చుకొని ఇట్లా ప్రోగ్రామ్స్ పెడతారు మా ఊరి వంటకాలు ఇట్లా చేయాలి ఇట్లా అని చాలామంది మనకు ఇంకా ప్రోత్సహిస్తారు మనం చేయాలి అని కాబట్టి యూట్యూబ్ చానల్స్ కూడా యూట్యూబ్లో కూడా ఇట్లా చెప్తారు చానల్స్లలో మా ఊరి వంటకాలు లేకపోతే వేరే వేరే వంటలు మీరు చేస్తారా అని వారు మనల్ని పిలుస్తారు కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి వెనుక పడద్దు మనం చేస్తామంటే పక్క చేయగలం ప్రతి ఒక్క వంటకాలు చేసి చూపిస్తాం ఎందుకంటే మనకు సత్తా ఉంది వంటలు చేయడానికి ఏదైనా చేయాలి అంటే పక్కా చేస్తాం కాబట్టి ఫస్ట్ ఉండాలి వంటల్లో

కాబట్టి మనం నేర్చుకోవాలి కాబట్టి కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడానికి ఇంకా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా కార్యక్రమం చాలా ఉంటాయి ఎందుకంటే ప్రోగ్రామ్స్ యూట్యూబ్స్ ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ చూస్తే మనకు ఇంకా తెలుస్తది కాబట్టి ఎక్కువ ప్రోగ్రామ్స్ యూట్యూబ్లు ఛానల్లు చూస్తే వంటకాలు అవన్నీ నేర్చుకుంటాం కాబట్టి ఇంకా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను